నేను అమెజాన్ బిగ్ బిలియన్ సెల్లో నేను ప్యాంట్లు అనేది ఆర్డర్ పెట్టుకున్నాను ఆ ప్యాంట్లు నాకు చాలా బాగా నచ్చింది అలాగే ఆ ఫిట్టింగ్ అవి కూడా నాకు చాలా బాగా నచ్చింది నేను బయట అదే ప్యాంట్ చూసాను ఆ ప్యాంట్ ఖరీదు చాలా ఎక్కువ అనిపించింది అదే ఖరీదైన ప్యాంటు నేను ఆన్లైన్లో చూశాను ఆన్లైన్లో చాలా తక్కువ రేటే నాకు వచ్చింది అందుకని నేను ఇంకో రెండు మూడు ప్యాంట్లు కూడా నేను తీసుకున్నాను అది నేను మా చుట్టాల ఫంక్షన్లో అలాగే మా కుటుంబ బయటికట్ట వెళ్ళినప్పుడు ఆ ప్యాంట్లు వేసుకున్నప్పుడు చాలా బాగా నాకు అనిపించి చాలా బాగా ఫ్రీగా అనిపించింది అందుకు మా స్నేహితులు కూడా నేను ఈ ప్యాంట్ల గురించి చెప్పాను వాళ్ళు నాకు చాలా బాగా నచ్చింది అని అన్నారు అందుకని వాళ్ళు కూడా కొన్ని డిజైన్ల మీనా ప్యాంట్లు పెట్టుకున్నారు నాకు అందులో ఒక ప్యాంటు కూడా నచ్చింది నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను ఆ ప్యాంట్ నాకు ఇంకో రెండు రోజుల్లో వస్తుంది అది కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాను అలాగే ఈ ప్యాంట్ దే ఆరు నెలలు ఐదు నెలలు వాడేటప్పటికీ కలరు చేంజ్ అవుతుంది అని అనిపిస్తుంది ఎందుకంటే మా స్నేహితులకి ఇప్పటికే వాళ్ళు నాలుగు నెలలు వాళ్ళు కొన్ని మూడు నెలలు అయింది ఆ మూడు నెలలకే కలర్ చేంజ్ అవుతుంది అని అన్నారు నేను నమ్మలేదు ఎందుకంటే అది అది ఫిట్టింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది ఇంకిపోతుందని నేను నమ్మలేదు కానీ నాలుగు నెల నేను ఐదు నెలలు వాడినప్పటికీ ఆరో నెల వచ్చేటప్పటికి నాకు ఆ కలర్ చేంజ్ అవుతుంది అని అనిపించింది నేను అది నిజమే మా స్నేహితులు చెప్పేది నిజమే అని అనుకున్నాను నేను వాడిన నేను తీసుకున్న మూడు ప్యాంట్లు కూడా ఆ కలర్ చేంజ్ అవుతుంది అని అనిపించింది కానీ నేను మా స్నేహితులు చెప్పినప్పటికీ వాళ్ళు కూడా అవును కలర్ చేంజ్ అవుతుంది కానీ ఫ్యాబ్రిక్ ఫిట్టింగ్ అన్ని బాగుంది కాని కలర్ చేంజ్ అయిపోతుంది అని అన్నారు నేను ఇంకోసారి ఇలాంటి ప్యాంట్లు తీసుకోకూడదు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఖరీదైన ప్యాంట్లు తీసుకున్నప్పుడు అది కలర్ చేంజ్ అయిపోతే మనకి చాలా ఇబ్బంది అనిపించింది అందుకని ఓ పక్కన ప్యాంట్లు వేస్ట్ అలాగే మనం పెట్టిన డబ్బులు కూడా అది వృధా కావడంతో నాకు చాలా బాధగా అనిపించింది